చెప్పండి

ఎమౌంటు ఒక తర్టీ తౌజండ్ దాకా అవుతాయండి అంటే ఎందుకంటే మేము ఇసుక సిమెంట్ అవన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా ఇప్పుడు రేట్స్కి బాగా ఉన్నాయి ఒక తర్టీ తౌజండ్ దాకా పేమెంట్ అవుతుంది ఒక్క రూమ్ గానీ ఇప్పుడు రేట్స్ బాగున్నాయి కదండి ఇటుక గానీ సిమెంట్ గానీ మాక్కూడా పడాలి కదా తర్టీ తౌజండ్ తర్టీ తౌజండ్ అంటే మేము వర్కర్స్ని అరేంజ్ చేసుకుంటాం మీరిచ్చిన మనీలోనే మేము వర్కర్స్ని అరేంజ్ చేసుకుంటాం మీరు అవన్నీ మీరిచ్చే మనీలోనే మేమే అరేంజ్ చేసుకుంటాం మీరు ఓన్లీ మనీ ఇస్తే అయిపోతుంది మేమే అరేంజ్ చేసుకుంటాం మనీ ఇవ్వాలి కానీ ఇప్పుడు సీజన్ అలా ఉంది కదా అంతే కాస్ట్ అంతే పడుతుంది మేం కూడా వర్కర్స్కి ఇవ్వాలి కదా మళ్ళీ కరెక్టే మీరనేది కరెక్టే గానీ మాకు గూడా ఉండాలి మీది ఓన్లీ రూమేనా ఇంకేమైనా అందులో సెల్ఫ్లు అవి ఇవి ఏమన్నా చేయమంటారా మరి ఫ్లోరింగ్ కూడా ఇంకా బాగా కాస్ట్ అవుతాయి గానీ మేమింకా తర్టీ తౌజండే అడిగినాం ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది మీరెంత అనుకుంటున్నారు మరి మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ట్వంటీ మరీ బాగా తక్కువ అవుతుంది మ్యాడమ్ మీరు కట్టారు గానీ అప్పట్లో రేట్లు అట్లా ఉన్నాయి మీరు అట్లా ఇచ్చారు గానీ ఇప్పుడు చాలా రేట్లు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు అంత పడదు లాస్ట్ లాస్టు ఒక ట్వంటీ ఫైవ్ తౌజండ్ అన్నా ఇవ్వాలి

చూడండి ఒక ట్వంటీ ఫైవ్ తౌజండ్ అయితే మాకు మెటీరియల్ వస్తుంది వర్క్ కూడా జరుగుతుంది అదే ఆలోచించుకోండి మీరు మీకు వీలైతేనే చేయిపిచ్చుకోండి వర్క్ ఇంకేమన్నా వర్క్ చేయమంటారా ఓకే మ్యాడమ్ ఓకే ఓకే ఓకే మీరు ఆలోచించుకొని చెప్పండి